నేనొచ్చేసి పాటలు చాలా వింటానండి ఎక్కువ వింటుంటాను పాటలు అంటే నాకు చాలా ఇష్టము ఎందుకంటే అదే నా మైండ్ రిలాక్సేషన్కి అనమాట కాలేజ్ స్టేజ్ నుంచి ఏం చేస్తానంటే నాకు ఒక అలవాటు ఉంది ఎగ్జామ్స్కి చదివేటప్పుడు పాటలు వింటూనే చదువుతుంటాను అప్పుడే నాకు కొంచెం మైండ్కి ఎక్కుతుంది అందరూ అనేవాళ్లు ఏందిది విచిత్రంగా ఉంది నీ అలవాటు పాటలు వింటా ఎలా చదువుతావు నీకు పాఠం ఎక్కుతుందా పాటలు ఎక్కుతుందా అని కూడా అమ్మ కూడా తిట్టేవారు కానీ నాకు పాటలు సంగీతం వింటూ ఉంటేనే కొంచము చదవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఎలాంటి సంగీతం వింటాను అంటే ప్లెజెంట్గా ఉండే మ్యూజిక్ అనమాట కొంచెం రొమాంటిక్ సాంగ్స్ తర్వాత వచ్చి ప్లెజెంట్ డివోషనల్ సాంగ్స్ కొన్ని వింటాను దేవుడు పాటలు పెద్దగా వినను ఎప్పుడన్నా మైండ్ రిలాక్సేషన్ కోసం కొంచెం మా మనసు బాధగా ఉండేటప్పుడు అలాంటి సమయంలో వచ్చేసి కొంచెం డివోషనల్ సాంగ్స్ వింటాను తర్వాత వచ్చేసి ఎక్కువ మెలోడీ సాంగ్స్ వింటాను అనమాట నాకు ఇష్టమైన గాయకురాలు ఎవరంటే శ్రేయ ఘోషల్ పాటలు అంటే నాకు చాలా ఇష్టం చిత్ర గారి పాటలు అంటే నాకు చాలా ఇష్టము తర్వాత వచ్చి కార్తీ కార్తీక్ సార్ పాటలు అంటే చాలా ఇష్టం ఎస్పి బాలసుబ్రమణ్యం సార్ గారి వారి వారి పాటలు అంటే నాకు చాలా ఇష్టము తర్వాత వచ్చి ఇప్పుడు కొత్తగా వచ్చిన సిద్ శ్రీరామ్ పాటలంటే కూడా నాకు చాలా ఇష్టము ఈ సా ఇది స్థానిక సంగీతాలు అంటే లోకల్లో వీళ్లు కొన్ని పాప్ సాంగ్స్ వదులుతుంటారు కదా ఈ సెవెన్అప్ వాళ్ళది కోకో కోల వాళ్లది అన్ని సాంగ్స్ వస్తుంటాయి అంటే వాళ్ళు సింగర్స్ కాదు వాళ్ళ ఒక టీమ్ తీసుకొని పాడుతారన్నమాట వాళ్ల సాంగ్స్ అన్ని కూడా బాగుంటాయి సెవెన్ అప్ ది వచ్చి ఒక సాంగ్ చాలా ఫేమస్ కూడా అయ్యింది ఆ పాట అంటే నాకు చాలా ఇష్టము ఎక్కువ ఎస్పి బాలసుబ్రమణ్యం గారి పాటలు ఎందుకు ఇష్టం అంటే అమ్మకి ఆయన అంటే చాలా ఇష్టము ఆయన పాటలు వింటూ వింటూ చిన్నప్పటినుంచి నాక్కూడా ఆయన పాటలు అంటే చాలా ఇష్టము సిద్ శ్రీ రామ్ గారి పాటలు తమిళ్లో తెలుగులో అన్నిట్లో వింటా ఉంటాను చాలా బాగుంటాయి మళ్ళి శ్రేయ ఘోషల్ గారి వాయిస్ అంటే నాకు చాలా ఇష్టము ఆ మ్యాడం గారి సాంగ్స్ ఎక్కువ వింటూ ఉంటాను తరచుగా ఇది అండి నాకు సంగీతం మీద ఉన్న ఇంట్రెస్ట్